ప్రస్తుతం ఉన్న వారిలో నాకు ఇష్టమైన ఆధ్యాత్మిక గురువులు ఎవరంటే డాక్టర్ డాల్ఫిన్ మార్టిన్ లూథర్కింగ్ జూనియర్ మరియు మహాత్మా గాంధీ డాక్టర్ డాల్ఫిన్ ఒక అమెరికన్ డాక్టర్ మరియు ఆధ్యాత్మిక నాయకుడు అతను ప్రేమ మరియు సహనం యొక్క శక్తి గురించి ప్రసంగిస్తాడు అతడు తన పుస్తకాలు మరియు ఉపన్యాసాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలను తన మాటలతో ప్రభావితం చేస్తాడు మార్టిన్ లూథర్కింగ్ జూనియర్ ఒక అమెరికన్ బాప్టిస్ట్ మతప్రచారకుడు మరియు నాయకుడు కూడా అతను అహింస ద్వారా సామాజిక మార్పు గురించి ప్రసంగించాడు అతను పంతొమ్మిది వందల అరవైలలో అమెరికాలోని నల్లజాతి ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఒక కీలక పాత్రను పోషించాడు మహాత్మా గాంధీ ఒక భారతీయ నాయకుడు అతను అహింస ద్వారా స్వాతంత్య్రం కోసం పోరాడటానికి ప్రసిద్ధి చెందాడు అతను పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్ర్యం కోసం తన ప్రచారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలను ప్రభావితం చేశాడు నేడు ఈ మూడు ఆధ్యాత్మిక గురువుల గురించి వివిధ వనరులను తెలుసుకున్నాను నేను వారి పుస్తకాలను ఉపన్యాసాలు జీవిత చరిత్రలను చదివాను నేను వారి గురించి డాక్యుమెంటరీ లో మరియు సినిమాలు కూడా చూశాను ఈ ఆధ్యాత్మిక గురువుల నుండి నేను చాలా నేర్చుకుంటున్నాను వారు ప్రేమ సహనం ఇంకా సమానత్వం యొక్క ప్రాముఖ్యత గురించి నేర్పించారు ఒక మంచి వ్యక్తిగా మారటానికి ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ప్రేరేపించారు